వేరే వేరే బాషలలో పాడడం లేకపోయిన వేరే వేరే రకాలైన పాటలు వేరే వేరే పద్ధతులలో పాడడానికి మనం రకరకాలుగా చాలా ఉపయోగకరంగా చేయచ్చు ఎందుకంటే మనకి వేరే భాష రావాలి అంటే ముందు ఆ భాషలో ఆ భాషలో నేర్చుకోవడం తర్వాత పాడడం వేరేగా రకరకాల పాటలు పాడాలంటే కొంచం మనకు తెలుగు పాటలు ఉన్నాయంటే అవి మనం పడేస్తాం అలాంటి గాని ఇంగ్లీష్ పాటలు లేకపోయిన తమిళం అలాంటి పాటలు పాడడానికి మనం వేరే వేరే పద్ధతులలో పాడతాం అటువంటి పాటలు నేర్చుకునేకి రకరకాలగా ఎన్నో రకరకాల కష్ట కష్టాలుగా పాడుతూ నేర్చుకొని ఉంటాం అంటే రకరకాలైన పనులు చేయడానికి అనగా ఎలాగ కష్టపడి పాటలు నేర్చుకోవడానికి అనగా చాలా సహాయకరంగా ఉంటుంది ఎందుకంటే మనిషి మనిషి యొక్క వేరే వాటిలో మనిషికి అన్నట్టు ఒక భాష అన్నది రాదు రకరకాల భాషలు వచ్చి ఉంటాయి రకరకాల పద్ధతులు అనేక పనులు చేస్తు ఉంటారు అలాంటప్పుడు మనం ఇంకా మనం అంతగా చెప్పలేం ఎందుకంటే మనిషి యొక్క లక్షణం అలాగ ఉంటుంది వేరే వేరే భాషలలో మాట్లాడడం వేరే వేరే భాషలలో పాడడం వేరే వేరే భాషలలో చేయడం చెందడం అనేది చాలా రకాలుగా ఉంటుంది ఏదన్న ఇప్పుడు ఇప్పుడు మన తెలుగు భాషలో కాకుండా వేరే రకరకాల భాషలలో మన పాటలు పాడడానికి వేరే వేరే రకరకాలైన పద్ధతులను పాటిస్తు ఉంటాము ఆ పద్ధుతులో పాటించడంలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఆ భాష మనకు వచ్చిన తెలుగు భాషలో కానీ వేరే భాషలో మాట్లాడాలి అంటే ఆ భాష నేర్చుకోవాలి ఫస్ట్ మొదటిసారి ఆ భాష నేర్చుకోవాలి ఈ రెండవ పని వచ్చి ఆ పాటకి పరికరంగా ఉన్న మనకి వచ్చా లేదా అన్నది చూసుకోవాలి మనకు ఉన్నది ఒకే భాష అయినప్పుడు మనం అన్ని భాషలలో మాట్లాడాలి అంటే అది మనం చూసుకుంటు ఉండాలి